చెప్పండి ఎవరు అవునండి ఏం కావాలి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో చెప్పారంటే మేము లిస్ట్ రాసుకుంటాము చెప్పండి

ఓకే సరే ఓకే సార్ ఓకే ఇవి అన్నీ మీకు డోర్ డెలివరీ చేయాలా మీరే వచ్చి తీసుకుంటారా అయితే మీ అడ్రస్ చెప్పండి మేము డోర్ డెలివరీ చేయడానికి

ఓకే అండి మీకు వితిన్ వన్ అండ్ ఆఫ్ అవర్లో మీకు డెలివరీ అనేది అయిపోతుందండి మా డెలివరీ ఏజెంట్ మీకు తీసుకొని వచ్చి ఇస్తాడు మీరు మాకు పేమెంట్ చేసేయండి గూగుల్ పే కానీ ఫోన్పేలో కానీ పేమెంట్ చేశారంటే మీకు వచ్చి చేరుతుంది ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి